ఇటీవల్ల మా గ్రామంలో ఉగాది పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పారువేట కార్యక్రమాలు ఊరిలోని పెద్దలు యవ్వనులు మరియు చిన్నపిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంతో బాణసంచా పేలుస్తు రంగులు చల్లుకుంటు వీధులను చెత్త చెదారాలతో నింపి ఉన్నారు ఈ వ్యర్థాలను శుభ్రపరచడానికి పురపాలక కార్యాలయానికి కాల్ చేయాలి అనుకుంటున్నాను మా వీధి ప్రదేశము వివరాలను అందించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలి అని అధికారులను అభ్యర్థస్తున్నాను